సమయం లేనప్పుడు మన ఇంట్లో వస్తువులు కూడా ఏమి లేనప్పుడు నేను ఇష్టపడే భోజనం ఏంటి అంటే నేను మాక్సిమం ప్రిఫర్ చేసేది ఏంటి అంటే చారు చారు ఆమ్లెట్ ఈ రెండు ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను సో ప్రిఫర్ చేసిన తర్వాత కూడా ఒకవేళ అది కూడా మనకి అనుగుణంగా లేకపోతే కనుక కర్డ్ రైస్ ఇంకా అన్నం తాలింపు అన్నం లేదా పులిహోర ఇట్లాంటివి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా ఇష్టపడుతాను అన్నమాట ఇలా అంటే హెల్థీ కలమైనా వంటలు అయితే ఎక్కువగా బెస్ట్ కదా అంటే ఏం లేనప్పుడు కూడా హెల్థీ ఫుడ్ తీసుకుంటే మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ పర్పస్కి కూడా ఆలోచించి ఎక్కువగా నేను కర్డ్ రైస్ అయితే తీసుకుంటాను